విజయనగరం జిల్లాలో నాలుగు గొనుల పరిశ్రమ అనేది ఉంది దీన్ని జూట్ మిల్ అంటారు విజయనగరం జిల్లాలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి అదే విధంగా వ్యవసాయ తయారీ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ వ్యవసాయ పంటలు ఎక్కువగా పండిస్తారు అన్నీ రకాల వ్యవసాయాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడికి దగ్గరలోనే మాకు జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి అయితే దీన్ని ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వారు ఇక్కడ ఈ పరిశ్రమలు పెట్టడం జరిగింది వీటి ద్వారా జీడిపప్పు తయారు చేసి బయట షాపులకు విక్రయిస్తూ ఉంటారు